నా అభిరుచులలో వంట చేయడం అనేది మొదటి ప్రాధాన్యత ఇస్తాను ఎందుకనగా నాకు వంట చేయటం అంటే చాలా ఇష్టం రకరకాలుగా వంట చేసి వడ్డించడం అంటే మహా ఇష్టం అందుకు మా ఇంట్లో వాళ్ళందరూ అంగీకరించారు కానీ నేను ఒక చెఫ్గా ఎదగాలని ఆశపడ్డాను కానీ దానికి తగిన సదుపాయాలు లేక ఆగిపోవాల్సి వచ్చింది అయినప్పటికీ నేను ఇంటి వద్దనే ఒక కూరల దుకాణం పెట్టుకొని రకరకాల వంటలు చేసి వాటిని అమ్ముతూ ఉండేదాన్ని దానివల్ల నాకు ఎంతో ప్రయోజనం వచ్చింది ఎందుకనగా నా అభిరుచి సంతృప్తి చెందింది అలాగే నాకు ఆదాయం కూడా వచ్చింది నేను వంట చేస్తాను బాగా అని మా కుటుంబ సభ్యులందరూ మెచ్చుకునే వాళ్ళు కానీ ఇప్పుడు బయట వాళ్ళు కూడా ఆత్మీయులు కూడా నన్ను మెచ్చుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది ఎందుకనగా ఇప్పుడు చాలామంది ప్రస్తుతం ఉద్యోగాలకు వెళ్ళిపోయి వంటలు చేసుకోడానికి ఇబ్బందికరంగా ఉండి కూరలు దుకాణానికి వస్తున్నారు ఈ కూరల పాయింట్ వాళ్ళ దగ్గరికి రావడం వల్ల వాళ్ళకి మంచి రుచికరమైన భోజనం అందించాలని నేను ఆశపడ్డాను ఆ ఆశకు తగ్గట్టుగా వాళ్ళ కోరికను తీర్చడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఆనందానికి నేను బద్ధురాలిని అయ్యాను ఇంకా అనేకమైన వంటలు చేయాలని వాళ్ళని ఇంకా సంతోషపెట్టాలని కోరుకుంటున్నాను